ఆ మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి మ్యాడమ్ బీచ్లు టెంపుల్స్ చాలా ఉన్నాయి తిరుపతిలో ఒక పెద్ద గుడి ఉంటుంది అది మీకు కొంచెం తెలిసే ఐడియా ఉండి ఉంటుంది పార్వతీపురం అనే అక్కడ ఒక శివాలయం ఉంటుంది అదే శంకరుడుది మరియు పార్వతిది పెద్ద విగ్రహాలుంటాయి ఇంకా మీరు వైజాగ్లో బీచ్ ఉంది కనకదుర్గ టెంపుల్ ఉంది ఇంకా టెంపుల్స్ అయినా లేకపోతే పార్కులైనా బీచ్లైనా చూడడానికి చాల మంచి ప్లేసెస్ ఏ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి అన్నీ ఒకసారి చూడాలనుకుంటే మీ వాళ్లందరినీ తీసుకుని వచ్చి ఒకసారి చూడండి ఎంతమంది వస్తారు మేడమ్ మీరు ఆ ఓకే మేడమ్ మీరు క్యాబ్ తీసుకుని వస్తారా మీ ఇష్టం మేడమ్ మీరు ఎప్పుడొచ్చినా మేము తీసుకెళ్తాము కాకపోతే బీచ్ లోకి అట్లా వెళ్ళటానికి ఈవ్నింగ్ టైమ్ పడతుంది మీరు మార్నింగ్ బయలుదేరితే మీరు మార్నింగ్ వచ్చారనుకో మార్నింగ్ టెంపుల్ కి వెళ్లి ఆఫ్టర్ నూన్ వరకు లంచ్ చేసి ఈవ్నింగ్ వరకు బీచ్ దగ్గరకెళ్లొచ్చు మంచిగా అన్నీ చూడొచ్చు మీరు ఎన్ని డేస్ ఉంటారు మేడమ్ ఇక్కడ ఓకే మేడమ్ ఒక మేము మీకు రెస్టారెంట్ కి తీసుకెళ్లి అక్కడ రూమ్ బుక్ చేయమంటారా అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఆ ఓకే ఓకే థ్యాంక్ యూ మేడమ్